సార్ ఏం లేదు సార్ కొంచెం అర్జెంట్గా వర్కుండి అయితే వెళ్తున్నాను సార్ హెల్మెట్ కూడా చూసుకోలేదు లైసెన్స్ ఉంది సార్ ఇంట్లో పెట్టాను గుర్తులేదు సార్ అర్జెంట్ పని ఉంది సార్ అసలు తెచ్చుకుందామనుకుని గుర్తులేదు సార్ అర్జెంట్ పనుండి అయితే వెళ్తున్నాను సార్ ఫైనా ఇవ్వకండి సార్ సార్ సార్ వెయ్యకండి సార్ సార్ అమౌంట్ లేదు సార్ ఇంకోసారి రాను సార్ ఇంకోసారి ఇదే లాస్ట్ టైం సార్ అర్జెంట్ పనుంటే పోయినా సార్ అంతే సార్ ఇంకొకసారి వెయ్యండి సార్ నాకు గుర్తులేదు అట్ల అపోయింది సార్ చిన్న పని ఉంది సార్ ఇటు కాలేజ్ దగ్గర పడుతుంది సార్ అది దానికోసం వెళ్తున్నాను సార్ అదే సార్ స్పీడ్ అక్కడ చూసాను స్పీడు లిమిట్ కానీ కొంచెం వర్కు ఉందని స్పీడ్గా వేళ్తుంన్నాను సార్ ఓకే అ ఇంకొకసారి నుంచి అట్లా అలా చెయ్యను సార్ ఖచ్చితంగా స్లోగానే వెళ్తాను అండ్ వచ్చేటప్పుడు హెల్మేటు లైసెన్స్ తెచ్చుకుంటాను సార్ ఈసారి ఏం తె తెచ్చుకోలెదు సార్ అర్జెంట్ పని కాబట్టి ఓకే సార్ ధన్యవాదాలు సార్